మలబద్ధకం పోగొట్టడానికి మా గ్రామాల్లో కానీ మా ప్రాంతాల్లో వ వాడే సాధారణమైన గృహ చిట్కాలు ఏంటంటే అధికంగా నీరు తాగడం ఎందుకంటే జీర్ణాశయం అనేది ఎప్పటికప్పుడు శుద్ధిపరుచుకుంటూ ఉండాలి ఆ జీర్ణశయం శుద్ధిగా ఉంటేనే ఈ యొక్క మనకి జీర్ణాశయం శుద్ధిగా ఉంటేనే మన జీర్ణ ప్రక్రియ అనేది సక్రమంగా జరిగి ఏవైనా వ్యర్ధాలు బయటికి వెళ్ళవలసినివి ఉంటే అవి కూడా వెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి ఆ జీర్ణాశయం శుద్ధిగా ఉండటానికి మంచిగా ఎక్కువ సే ఎక్కవ నీళ్ళు త్రాగాలి అలాగే పీచు పదార్థం ఉన్న ఆహారం తినమంటారండి పీచు పదార్థాలు ఉన్న ఆహారం తినడం వల్ల ఏమైనా అనర్ధాలు కానీ కడుపులో ఎటువంటి బలహీనతలు గాని ఉన్నా అవన్నీ తుడిచిపెట్టుకుపోతుందని పీచు పదార్థాలు తినమంటారు అలాగే పండ్లను కూడా ఎక్కువ తినమంటారు ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేడి చేసే వస్తువులు కాకుండా చలవ చేసే వస్తువులని ఎక్కువగా తీసుకోమంటు ఉంటారండి దాని ద్వారా ఆరోగ్య పరిస్థితిలో కొద్దిగా మెరుగుపడతాయి అలాగే వ్యాయామం నిరంతరమైన వ్యాయామం చేస్తూ ఉండాలి ఎందుకంటే వ్యాయామం లేకుండా బద్ధకం గాను ఒక్క ప్రదేశంలో ఉండి శరీరానికి ఎటువంటి పని లేకపోయినా శరీరం ఆ బద్ధకానికి అలవాటు పడిపోయి ఉంటుందండి పైగా మలబద్దకం అనేది వయసుల వారిగా కాదండి ఏ వయసు వారికన్నా అది రావచ్చు కాబట్టి మన జీర్ణాశయం అనేది మనం శుద్ధిగా ఉంచుకున్నంత వరకు ఈ మలబద్ధకాన్ని దూరంగా ఉంచవచ్చు అలాగే గ్రామాలు చెప్పే గృహ చిట్కాలను పాటించడం ద్వారా కూడా మనం మలబద్ధకం అనేది దూరంగా ఉంచవచ్చు